ఈత ఇది ఈత అనేది మన లాబ్ డైలీ లైఫ్లోనే ఒక ప్రధాన అంశంగా మారింది కొందరు సరదా కోసం నేర్చుకుంటారు కొంతమంది నాకు ఇది ఎప్పటికైనా నా లైఫ్ లో ఉపయోగపడుతుందని కొంతమంది నేర్చుకుంటారు నేను ఎప్పుడు ఈత నేర్చుకున్నానంటే నా చిన్నతనములోనే నేను ఈత అనేది నేర్చుకున్నాను ఎప్పుడూ అనగా మొదటిగా నేను కాలువలోకి వెళ్ళి అక్కడ అంటే చిన్న కాలువ అది మరీ పెద్దది కాదు చిన్న కాలువలో ముందు ఈత నేర్చుకుందాం అస్సలు ముందు ఎలా నేర్చుకోవాలి అనిచెప్పి ఒక ఈత తెలిసిన వ్యక్తిని నాతోపాటు తీసుకెళ్ళి అక్కడ ఈత నేర్చుకోవడం అనేది ప్రారంభించాను ముందుగా ఏం చేసానంటే ముందుగా భయపడేవాడిని ఈతకి ఈత ఎలా నేర్చుకోవాలి నీటిలో మునిగిపోతే నా పరిస్థితి ఏంటి నన్ను కాపాడటానికి తర్వాత వచ్చేదెవరూ అనిచెప్పి ఇవన్నీ చేద్దామనుకునేటప్పటికి మొదట ఈతనేది నేర్చుకోలేకపోయేవాడిని ఆ తర్వాత ఏమైంది అంటే మా బాబాయ్ అనే వ్యక్తి నేను ఈత నేర్చుకోవడానికని తీసుకువెళ్ళడం జరిగింది ఇలా జరగడంతో అక్కడ ఉన్న నీటి తద్వారా ఏదైతే ఉందో మా బాబాయ్ ఇలా బోర్లా పడుకోబెట్టి ఏదైతే వాటర్ అనేది ఉందొ అక్కడ నీటిలో కాళ్ళు ఆడించు నీకు ఉన్న ముందు గస పోవాలి ఆ గస ఏదైతే ఉందో అది ఎప్పుడయితే పోతుందో నీకు అప్పుడే ఈ ఈత మీద ఈత అనేది వస్తుంది నీటి భయం పోతుంది అని చెప్పాడు అలాగే నేను ప్రయత్నించగా అలా మెల్లమెల్లగా నేర్చుకోగా నాలో ఉన్న భయమనేది మెల్లమెల్లగా తగ్గడం జరిగింది ఇలా తగ్గుతూ వచ్చిన ఆ భయం కారణంగా నేను ఈత అనేది నేర్చుకోగలిగాను ఈత అనేది మన డైలీ లైఫ్లో కూడా చాలా ఉపయోగకరమైనది ఎందుకు అనగా అది మనకి మాత్రమే కాకుండా ఎవరినైనా కాపాడడానికి కాని ఈత రానివారి గురించి కాని వాళ్ళకు ఇవ్వడానికి వాళ్ళకి నేర్పడానికి అనేది చాలా బాగుంటుంది వాళ్ళను కాపాడడానికైనా మనం ఈత అనేది నేర్చుకోవ నేర్చుకోవడం ద్వారా మనకి ఏంతో యూస్ఫుల్గా అనేది ఉంటుంది అది అలాగే ఈత నేర్చుకోవడంవల్ల ఇంకొకటి మనకి ఉపయోగకరం ఏమిటి అంటే మన హెల్త్ కండిషన్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అవుతాయి ఎందుకంటే ఈత అనేది ఒక ఎక్సర్సైజ్ లాంటిది మన వ్య ఆరోగ్య వ్యాయామానికైనా ఆరోగ్యం పొందడానికైనా మన ఒక మంచి చక్కటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలన్నా సరే మన ఏదైనా ఈ ఈత అనేది మన డైలీ అంశాలలోనే ఒక ప్రధాన కీలకమైన పాత్రను పోషిస్తుంది ఈ ఈత నేర్చుకోవడం ద్వారా మనకు ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా ఒక ఉత్తేజకరమైన ఆలోచనలు అలాగే ఉత్తేజకరమైన ఫీలింగ్స్ని మనకి రావడం అనేది జరుగుతుంది ఇంకా మనం ఏమైనా చెప్పాలి అంటే ఈ ఈత అనేది నేర్చుకోవడం వలన మనలో ఉన్న ఈ నీటి భయం అనేది పోయి ఇతరులకు సాయం చే ఇతరులకి ఎవరైనా ఆపదలో ఉన్నపుడు వారిని మనం కాపాడటానికి కూడా ఉపయోగపడుతుంది